చెప్పండి అవునండి ఓకే ఇంకా ఏమన్న ఉన్నాయా ఓకే ఒకసారి నేను వచ్చి మీ హోమ్ చూడవచ్చా చూస్తే నాకు ఒక ఐడియా వస్తుంది ఒకసారి నేను వచ్చి మీ ఇంటిని చూశాక నాకు నేను ఏమేమి చేయాలి అవన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు చెప్తాను ఎన్ని రోజులు పడుతుంది అని తక్కువలో చేయిస్తాను మీకు